మా ఇంటి దగ్గర్లో కళాకారులున్నారండి బొమ్మలు చేస్తారు తయారు చేస్తారు వుడ్డు తోటి ఆ వుడ్డు తోటి బొమ్మలు చేసి అమ్ముతారండి ఆ బొమ్మలు ఎగ్జిబిషన్ గానీ ఎక్కడైనా ఆ షాప్ కానీ పెట్ పెడితే ఆ షాపులో అయితే తక్కువ ఉంటాయి ఎగ్జిబిషన్లో మరింత తక్కువగా ఉంటాయి అవి అక్కడ పెడితే చాలా అందంగా కనిపిస్తాయి అవి కొనుక్కుని కొనుక్కొని తీసుకుంటాను వాళ్ళు చాలా బాగా తయారు చేస్తారు చెట్టు కొమ్మల తోటి చెక్కల తోటి చిన్న ఈకల తోటి వాటితోటి కళాకారులు చాలా బాగా తయారుచేస్తారు వీణలు బొబ్బిలి వీణలంటారండీ అది చాలా బాగుంటుంది వీణలు చెక్క బొమ్మలు కొండపల్లి బొమ్మలు ఇలాంటివన్నీ తయారు చేసే కళాకారులు ఉన్నారండి